హలో సార్ చెప్పండి సార్ ఓకే

అయితే ఇప్పుడు మీరు ఐదు మంది కాబట్టి మీకు స్లీపింగ్ క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది అండి ఆ స్లీపర్ క్లాస్లో కూడా ఒక టికెట్ వచ్చి మీకు రెండు వేల రూపాయలు పడుతుంది అలా ఐదుగురు కాబట్టి మొత్తం కలిపి పది ఛార్జెస్ అన్నీ కలిపి పది పదకొండు వేలలో అయిపోతుంది అండి

మీకు ఫుడ్ ప్యాకేజెస్ అన్నింటితో వస్తుంది మీరు టికెట్స్ ఎలా తీసుకోవాలి అనుకుంటున్నారు

మీకు కావాలంటే పోర్టల్ ఉంటుంది వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లో నుంచి తీసుకోవచ్చు టికెట్స్ లేకపోతే రైల్వే స్టేషన్కి వచ్చి స్టేషన్లో బుక్ చేసుకోవచ్చు అండి మీరు మీకు మూడు నాలుగు రకాల మీకు మూడు నాలుగు రకాలు ఉన్నాయి మీకు స్లీపర్ క్లాస్ కాబట్టి వన్ డే టైం పడుతుండి ఇంకా నన్ను అడిగితే మాత్రం మీరు స్టేషన్కి వచ్చి టికెట్ కలెక్ట్ చేసుకున్న పర్వాలేదు లేకపోతే యాప్లో కూడా చేసుకోవచ్చు అండి మీరు యాప్లో చేసుకుంటే ఏంటంటే మీకు కన్ఫర్మేషన్కి టైం పడుతుంది కొంచెం అదే స్టేషన్కు వచ్చి చేసుకున్నారు అనుకో కొంచెం టికెట్ దొరికే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి మీకు అంతే తేడా దీనికి దానికి మీరు కొంచెం ఆన్లైన్ క్యాష్ అలా కూడా పేమెంట్ చేయచ్చు ఏమి కాదు స్టేషన్కు వస్తే మీకు కానీ మీకు కొన్ని టికెట్స్ అందులో కావాలి ఇందులో కావాలంటే అలా కుదరదు కదా

మీకు ఇంకా కూపన్స్ కానీ ఏమన్న ఉంటే అవి చెప్పలేను ఇంకా ఆన్లైన్ చేసిన ఆన్లైన్ చేస్తే ఏంటంటే మీకు టికెట్ కన్ఫర్మేషన్ అనేది కొంచెం పాజిబులిటీ తక్కువ ఉంటుంది అదే మీరు ఆఫ్లైన్కు వచ్చి తీసుకున్నారు అనుకో స్టేషన్కి కానీ వచ్చి రైల్వే పోర్టల్లో కానీ బుక్ చేసుకుంటే మీకు కన్ఫర్మేషన్ అనేది తొందరగా వస్తుంది

ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకే సార్